చెప్పండమ్మ ఆ నమస్తే నమస్తే చెప్పండమ్మ ఆ కొబ్బరికాయ చోటు ఉన్నది దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఇంకా బాగా లోపల కొబ్బరికాయ ఉంటుంది దానినుంచి నూనె కూడా రెడీ చేసి ఇస్తాం మీకు దాంట్లో ఏది కావాలి కొబ్బరినూనె కావాల

ఆ ఓకే అమ్మ మీ అడ్రస్ చెప్తే మీ అడ్రస్కి పంపుతాం లేకపోతే మీ వాళ్ళని ఎవరినైనా పంపండి ఆ సరే ఎవరు వస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోటో పంపండి గుర్తుపట్టడానికి ఉంటుంది ఓకే చెప్పమ్మ ఎర్ర కొబ్బరికాయలా అమ్మ మీద నుంచి ఎర్రగా ఉంటుంది అదే కదా ఉన్నాయి ఉన్నాయి ఆ ఉన్నాయి ఉన్నాయి నువ్వైతే వచ్చి చూసుకొని పోండ్రి మీరు ఏది కావాలంటే అది పక్కకి పక్కకి పెడతాం ఒకటి ఒక పదివేల దాకా పడుతుంది అంటే మా దగ్గర చాలా కాస్ట్లీవి ఉంటాయి అందుకని స్టాక్ అంతా అయిపోయింది కొంచం ఉన్నది అది మీకు మీరు వస్తే వేరే వాళ్ళకి చెప్పే తక్కువకి ఇస్తాను మీకు చెప్పండమ్మా

రండి అమ్మ రేపు లొకేషన్ పంపుతాను మీ వాళ్ళని పంపండి రండి ఆ సరే సరే సరే అమ్మ ఓకే అమ్మ